నేను వాషింగ్ మెషిన్ తీసుకున్నాను సెకండ్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసాను కానీ ఇది చాలా ఇబ్బందిగా ఉంది సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది వైబ్రేషన్ వచ్చేస్తుంది బట్టలు కూడా క్లీన్ అవ్వట్లేదు తరువాత కరెంటు బిల్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువగా వాటర్ లీకేజీ ఉంది దీనికి ముందుగా నాకు వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు కానీ ఆరు నెలలలోనే ఇది కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ కంప్లైంట్ వచ్చిన తరువాత సర్వీసింగ్ సెంటర్కి కాల్ చేస్తే అవైలబుల్గా లేదు దగ్గరలో ఉన్న సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్తే ఇప్పుడు అవ్వదు వారం రోజుల తర్వాత రండి అప్పుడు చేసిస్తాం అని చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నారు దీని వల్ల నేను అనవసరంగా ఇది ప్రోడక్ట్ తీసుకున్నాను అనిపించింది ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను దీని వలన నాకు ఎక్కువగా మెంటల్ ప్రెజర్ అనేది పెరుగుతుంది ఇంట్లో కూడా వద్దు వద్దు అన్నా తీసుకున్నాను అయితే ఈ ప్రోడక్ట్ ఎక్కువగా వైబ్రేషన్ రావటం బట్టలు సరిగ్గా క్లీన్ చేయకపోవటం వలన ఇది చాలా ఇబ్బందిగా ఉంది అంతే కాకుండా కరెంటు బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఒకప్పుడు వచ్చే కరెంటు బిల్ కన్నా డబల్ కరెంటు బిల్ వస్తుంది షాక్ కొడుతోంది కూడా నీరు పెట్టినపుడు కూడా నీరు బయటికి లీక్ అయిపోతుంది మనకి బట్టలు డ్రై చేసినపుడు కూడా బట్టలు సరిగ్గా డ్రై అవ్వట్లేదు మురికి వదలట్లేదు కాలర్ అయితే అస్సలు వదలట్లేదు ఇదైతే మాత్రం ప్రోడక్ట్ అస్సలు ఏం బాలేదు ఈ మెషిన్ వాషింగ్ మెషిన్ అనేది నాకైతే ఈ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు